కరెంటు వల్ల చాలా రకాలైన ప్రమాదాలు ఉన్నవి అండి ఉన్నవి కరెంటు ప్రమాదాలు ఎక్కువగా వర్షా కాలంలో సంభవిస్తాయి వర్షాకాలంలో బయట వానకి చెట్లు రోడ్డుకి ఇరువైపుల చెట్లు నాటమని అన్నప్పుడు నాటి అవి పెద్దగా అయ్యి కరెంటు స్తంభాలకి అంటుకోవడం వల్ల ఆ చెట్టును పోయి అనుకుంటే చెట్టుకి ఆనిన వ్యక్తికి కరెంటు షాక్ వస్తుంది అట్ల కాకుండా మున్సిపల్ వాళ్ళు చర్య తీసుకుని ఆ చెట్లు నరికి మొత్తం కాకుండా ఆ అంత ఎత్తుకు కాకుండా అది ఎంత ఎత్తులో ఉండాలో అంతవరకు ఉంచి వాటిని సరైన మెయింటెనెన్స్ చేయడం వల్ల అలాంటి కరెంట్ ప్రమాదాలు జరగవు ఇంట్లో వరికు వస్తే చిన్న పిల్లలు తెలియకుండా స్విచ్ బోర్డులలో వేళ్ళు పెట్టడం లేదంటే ఫోన్ చార్జర్ నోట్లో పెట్టుకోవడం ఇలాంటి వాటి వల్ల కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది అది కొంచెం ఇంట్లో వాళ్ళు కేర్ తీసుకుని పిల్లలకు స్విచ్ బోర్డ్లు అయితే వాటికి ప్లాస్టర్ చేయడము వాళ్ళకి అందే అంత హైట్లో ఉన్న స్విచ్ బోర్డ్లకు అవి మనకు యూజ్ లేనివి అయితే ప్లాస్టర్తో కవర్ చేయడం స్విచ్ మనం ఫోన్ ఓన్లీ చార్జ్ చేసినప్పుడు చార్జర్ని పెట్టడం దాని తర్వాత చార్జర్ తీసి పక్కన పెట్టడం ఇలాంటివి కొన్ని ఇంకా ఏంటంటే ఎండాకాలం వచ్చి కూలర్స్ కూలర్స్లలో వాటరు మనం కూలర్ని ఆన్ చేసి పెట్టి వెనకాల వాటర్ని ఫిల్ చేస్తాము అలాంటివి చాలా ప్రమాదకరం అది ఎప్పటికి చేయకూడదు కూలర్ని ఆఫ్ చేసి దాంట్లో వాటర్ ఫిల్ చేశాక తర్వాత కూలర్ని ఆన్ చేయాలి ఇలాంటివి కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు చేయడం వల్ల చాలా వరకు కరెంటుతో ప్రమాదాలను అరికట్టుకోవచ్చు ఇంకా కొంచెం ఏంటంటే

అలాంటి భయాలు ఆ దేనికో ఎర్త్ వస్తుంది ఎర్త్ వచ్చింది కదా అనేసి దాన్ని మాటిమాటికి తాకి చూడడం అలాంటివి కాకుండా దగ్గరలో ఉన్న కరెంట్ రిపేరర్స్ని ఆ విద్యుత్కు సంబంధించి ఎవరైన ఎలక్ట్రికల్ వర్క్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని పిలిచి చూపించడం ఇలాంటివి కూడా చేయిస్తు తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల విద్యుత్తో మనకు జరిగే యాక్సిడెంట్లను ఆపుకోవచ్చు